నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువుగా చూస్తానండి అందులో ఏంటంటే డ్యాన్స్ నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు డ్యాన్స్ వేసేవాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే షార్ట్గా వాళ్ళు రీల్స్ చేసేసి మన తెలుగు సినిమా పాటలకి వేస్తూ ఉంటారనమాట అందులో ఇంకొకటి ఏంటంటే రాము మాస్టారు డ్యాన్సింగ్ అనేది నాకు చాలా ఇష్టం అండి ఆయన చాలా ఈజీగా స్టెప్స్ అనేవి ఎలాగా వేసుకోవాల అన్నది చూపిస్తా ఉంటాడు అలాగే మనకే ఇది సితార అనే ఒక అమ్మాయి ఉంటుందండి ఆ అమ్మాయి కూడా చాలా బాగా రీల్స్ చేస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు కూతురు కూడా రీల్స్ ఈ మధ్య బాగా చేస్తుందండి తను కూడా చాలా వెస్ట్రను ఫోకు అలాంటివి చేస్తుందనమాట అవి కూడా నేను చూస్తూ ఉంటాను ఇంకా నాకు సోషల్ మీడియాలో అయితే ఇంకా రాజేష్ అనేసి ఒకాయన ఉంటాడండి ఆయన కూడా చాలా బాగా హిందీ పాటలకి మన తెలుగు పాటలకు కూడా వేస్తూ ఉంటాడు వీళ్ళందరూ మన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్